లడ్డు మోతీచూర్ లడ్డు రవ్వలడ్డు ఎర్రలడ్డు జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ లడ్డు జాంగ్రీ నేతిలడ్డు కారం పూస పూస వెన్న పూస వాము పూస పూతరేకులు హల్వా నేతి హల్వా నల్ల పూస నల్ల హల్వా జీడిపప్పు పాకం కోవా పాలకోవా కోవా డ్రై ఫ్రూట్స్ కోవా జిలేబీ బాదుషా మైసూర్ పాక్ నేతి మైసూర్ పాక్ దూద్ పేడా జున్ను ఖర్జురం లడ్డు ఖర్జురం చక్రాలు అరిసెలు మిఠాయి బూందీ పాకం కజ్జికాయలు కాజా